ప్రస్సన్న గారేనా అండి మాట్లాడేది మీ అబ్బాయి అయిదో తరగతి చదువుతున్నాడు విజయ్ మార్నింగ్ కొంచెం మీ అబ్బాయి నీరసంతో కొంచెం కళ్ళు తిరిగినవి అండి అంటే కొంచెం ఫీవర్ వచ్చిందని అనుకుంటున్నాం బాడీ కొంచెం వేడిగా ఉంది శరీరం అదేనండి అంటే మేము పట్టించామండి లేపి ఓఅర్ఎస్ఎల్ అలాగే కొన్ని ట్యాబ్లెట్లు కూడా వేసాము మరీ కొంచెం మిమ్మల్నీ కలవరిస్తున్నాడు అంటే నీరసంగా ఉండి అమ్మ అమ్మ అని అడుగుతున్నాడనీ మీ అడ్మినిస్ట్రేషన్లో అప్ప్లికషణ్లో మీ నంబర్ చూసి చేసాం ఇప్పుడు పర్లేదు అండి బాగానే ఉన్నాడు కాకపోతే నీరసంగా ఉన్నాడు కొంచెం మిమల్ని అడుగుతున్నాడు కదా అని తీసుకు వెళ్తారని కొంచెం ఇంటికి తీసుకు వెళ్తారా అండి వచ్చి అంటే ఇంటికి తీసుకు వెళ్ళీ కొంచెం అలాగే ఏదైన ఇంజెక్షన్ చేయించండి మేము ట్యాబ్లెట్లు ఓఆర్ఎస్ఎల్ పట్టించాము కాకపోతే మీ దగ్గర ఉండి చేస్తే కనుక కొంచెం త్వరగా కోలుకుంటాడు అని డోలో వేసామండి యాంటిబయోటిక్ కూడా వేసాము అంటే కళ్ళు తిరిగినవి అది నీరసం వల్ల వచ్చిందో లేకపోతే రాత్రి ఏమైనా తినేది అన్డైజెస్ట్ అయ్యి కొంచెం ఫుడ్ పాయిజన్ లాంటిది అయ్యిందో తెలీదు ఒకసారి చూసారనుకోండి అంటే ఫుడ్ పాయిజన్ అవ్వడానికి వామిటింగ్స్ అలాంటివి ఏం అవ్వలేదు అండి కా

అదే అండి అయితే అదే అండి ఇప్పుడు కొంచెం నీరసపడ్డాడు వచ్చి తీసుకు వెళ్తారని సరే అండి